హలో హలో సార్ నమస్తే సార్ అది ఇలాగ మా నాది వెడ్డింగ్ ఈవెంట్ ఉంటుంది సార్ మాది సో మీరు ఇలాగ డెకరేషన్స్ ఫ్లవర్ డెకరేషన్స్ గట్ట చేస్తారంట కదా సార్ మీరు ఇలాగ అదే సార్ అది ఓకే సార్ ఓకే మాది వెడ్డింగ్ ఈవెంట్ సార్ కేయస్ ఓకే సార్ ఓకే ఇది యాక్చుయల్గా ఏంటంటే సార్ నాకు ఇలాగ ఈవెంట్ ఒకటి ఉంది సార్ అక్కడ ఆ ఈవెంట్లో మీ యొక్క డి డిజైనర్ ఫ్లవర్ డిజైన్స్ నేను గట్ట ఒక అది కాప్చర్ చేశాను సో నాకు అలాగ ఒక బుకింగ్ కావాలి సో మీరు ఎప్పుడు అయితే ఖాళీగా ఉంటారో నాకు ఈ డేట్కు అయితే కావాలి ఈ మంత్ ఈ మంత్ థర్టీఎత్ సార్ సో ఇలాగ చెన్నై దగ్గరలో సార్ మీరు మరి అది మా అదే సార్ ఫంక్షన్ హాలు

ఇది ఇది ఇప్పుడు అంటే న్యాచురల్ ఫ్లవర్స్ ఇంక్లూడింగ్ విత్ ప్ల్యాస్టిక్ ఫ్లవర్స్ గట్టా ఉంటాయి గట్టా ఓ అవును ఇన్నర్ ఇన్నర్ లేదు సార్ లేదు సార్ ఇన్నర్ ఇన్నర్ ఏమో ఫ్లవర్ అది న్యాచురల్ ఫ్లవర్స్ సార్ అవుట్ అవుటర్ సైడ్ ఏమో ప్ల్యాస్టిక్ ఫ్లవర్స్ గట్టా చూడాలి చేయారా సో ఇది మనకు ఎంత బడ్జెట్లో అవుతుంది సార్ ఇది మనకు మామూలుగా అయితే మీరు అనుకున్న ప్రకారం సో ఇప్పుడు ఏదైన న్యాచురల్ ఫ్లవర్స్ అంటే మనకు ఇలాగ ఉంటాయి కదా సార్ రెడ్ రొసెస్ అలాగ రొసెస్ అలాగ ఉంటాయి కదండి మీకు తెలుస్తాయి కదా సార్ సో మీరు ఏమని అకుంటున్నారో అది నాకు చెప్తే కొంచెం బడ్జెట్ అదే ఎంత మందిని పంపిస్తారో లేదా వర్కు చెప్పండి సార్ ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే సరే సరే ఓకే ఓ ఓకే

ఓకే సార్ ఓకే ఓకే ఓకే ఓకే అండి ఓకే అండి ఓకే అండి లేదండి రేపు మార్నింగ్ పెళ్ళికి వెళ్తాను ఓకే ఓకే ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే యూ వెల్కమ్